ఇట్నే అన్నదానం చేసేకాడల్ల తలా ఒక చేయి వేస్తాము మా కాలనీ వాసులందరము గణపతి నిమర్జనం అప్పుడైనా సరే గణపతి అన్నదానంలో సరే తలా ఒక చేయి వేసి మా కాలనీ వాసులందరము బియ్యము గానీ అలా వాళ్ళ వెరైటీస్ కిరణ సమాను ఏదైనా సరే మేము ఇలానే ఇస్తు ఉంటాము దీని వల్ల మాకు చాలా మంచి అభిప్రాయం వచ్చి చాలా మంది మమ్మల్ని సంతోషింప చేశారు చాలా మంచిదమ్మా ఇలా దయ మీకు చాలా మంచిది ఇలా చేయడం వలన మీకు ఆ దేవుడు అనుగ్రహం మీకు ఉంటుందమ్మా అని చాలా మంది మమ్మల్ని మెచ్చుకున్నారు దీని వలన మా కాలనీవాసులు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రాం అయినా సరే మేము అందరము తలా ఒక చెయ్యి వేసి అందరమూ పాలుపంచుకుంటాము ఎక్కడ అన్నదానం అయినా సరే మేము కంపల్సరిగా మేము పోచాము పోతూనే ఉంటాము కానీ దేనికి మేము వెనకాడము మా కాలనీవాసులు అన్నదానమైన సరే

అన్ని వంటలు వండతం ఇలాగా బిర్యానీ కూడా వండి మా ఫ్రెండ్స్కి ఇలా మేము కిట్టి పార్టీ అలాంటివి చేసుకున్నాము దీనివల్ల మా ఫ్రెండ్స్ కూడా చాలామంది సంతోషపడ్డారు దీని వలన మాకు ఎలాంటి అభిప్రాయాలు గానీ బేధాభిప్రాయాలు గానీ మాకు రాలేదు ఎప్పుడు మేము మా కాలనీవాసులైన మేము తీర్థయాత్రల కైనా ఎక్కడైకైనా వెళతాం అక్కడ కూడా మేమే వంట చేసుకుని తింటాం తప్ప ఎక్కడ మేము హోటల్లకి వాటికి వెళ్ళము మేమే స్వయంగా వండుకొని అందరూ కలసి తింటాము కలిసి మెలిసి ఉంటాం అలా మాకు మంచి స్వభావం గానీ ఏది కానీ మాకు ఇబ్బంది అనిపీలేదు తీర్థయాత్రలకే కాదు మేము ఎక్కడైనా సరే టూరిస్ట్స్ని ఇట్లా అట్లా చెట్ల కిందగ్గాని అలా వెళ్లడం ఇంట్లో ఫంక్షన్స్ అయినా కూడా మేము చాలా మంది మేము వంటలు చేసుకోవటానికి తలా ఒక చెయ్యి వేసుకుంటాము నువ్వు చెయ్ నువ్వు చెయ్ అనుకోము మేము వంటల్లో మేము ఎప్పుడు వెనుకాడము వంటలు చేసుకుంటాము ఎంతమందికైనా మేము వండి పెడతాము